ఒకప్పుడు మన భారతదేశంలో ఏమిటంటే ఇంకు పెన్ ఇంకు పెట్టి అప్పుడు నన్నయ్య తిక్కన కవితలు రాసే టైంలోని అలా రాసేవారు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన జనరేషన్లో పెన్ను బుక్కు అనేది వచ్చింది తర్వాత ఇప్పుడు ఇంకా జనరేషన్లో ల్యాప్టాప్స్లోనే అన్ని ఏదైనా చదువుకోవాలన్న ఏదైనా ఎగ్జామ్ రాయాలి అన్న ఏదైనా క్లాసు వినాలి అన్న ఇలాంటివి అన్నీ ల్యాప్టాప్లోనే అవుతుంది ఇప్పుడు నైంటీస్ అంటే తొంభై పంతొమ్మిది వందల తొంభై ఎనభై తొమ్మిది ఇలాంటి పిల్లలందరూ పెన్ను పేపర్ మీద రాశారు అంతకన్నా ముందు జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ ఇంకు పెట్టి చెట్టుకున్న ఇంకు పెన్లవన్నీ తెంపుకోని అందులో ముంచుకుంటూ మనకు కవితలు అవి రాయడం మనకి విజ్ఞానం అనేది ఇవ్వడం అలాంటి పనులు అన్నీ అప్పుడు ఆ టైంలో చేసేవారు ఇప్పుడు జనరేషన్లో అన్ని ఒకటి తర్వాత ఒకటి మనకు నీడ్స్ ఎక్కువ అయ్యే కొలది మనకి ఇంకా ఇలాటివి కూడా ఎక్కువ అయిపోయి పెన్ను పేపర్ వచ్చేసింది తర్వాత ఇప్పుడు ల్యాప్టాప్ వచ్చేసింది ఇప్పుడు ఎవరన్నా స్కూలుకు వెళ్ళిన కాలేజీకి వెళ్ళిన అన్ని ఫోన్లోనే అన్నీ ల్యాప్టాప్లోనే చదువుకోవడం అన్నీ ఫోన్లోనే వాళ్ళు చదివేసుకోవడం ఏమైన ఎగ్జామ్ రాయాలి అన్న ఫోన్లోనే హాల్ టికెట్టు ఫోన్లోనే ప్రతిదీ ఇంకా అన్నిటెక్నాలజీ పెరిగే కొలది ఇవన్నీపెరిగాయి కాబట్టి ఇంకా అప్పుడూ అప్పుడు ఉన్నా వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు లేరు ఇప్పుడు పెన్ను పేపర్ కూడా బిగువు అయిపోయింది ఇప్పుడు కొంచం ఈ ఇప్పుడు కొంతకాలం నుంచి ఇంకా వెళ్తుంది కానీ ఏమో మళ్ళీ ఇంకా ఇంకో జనరేషన్ వస్తుంది కదా ఆ జనరేషన్కి పెన్ను పేపర్ ఉంటుంది అని నమ్మకం అయితే లేదు మళ్ళీ ల్యాప్టాపు ఇవన్నీ ఫోన్లు ఇవే ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా అలానే వెళ్తారు టెక్నాలజీ టెక్నాలజీ ఎలా వెళ్తే పిల్లలు కూడా అలానే వెళ్తారు కాబట్టి కొంచెం ఈ పాతకాలం పద్ధతులు కూడా మనం గుర్తుంచుకోవాలి